కొత్తగా పుట్టిన పసిపిల్లలకు మొదటి సంవత్సరంలో అనేక వివిధ రకాలైన వేడుకలు జరిపిస్తారు మొదటిగా ఆరో నెల రాగానే అన్నప్రాసన జరిగిస్తారు అన్నప్రాసనలో ఏమి పట్టుకుంటారో అవి అన్ని అక్కడ పెడతారు అన్నమాట అందులో కత్తి అన్నం నీళ్ళు పలక పెన్ను ఇలాంటివి పెట్టి ఒక వేడుక జరిగిస్తారనమాట ఆ తర్వాత తొమ్మిదో నెల రాగానే పుట్టు వెంటుకలు తీయిస్తారు దానికి ఒక రకమైన వేడుక కింద జరిగిస్తారు తర్వాత సంవత్సరం పూర్తి కాగానే పుట్టినరోజు జరిగిస్తారు పుట్టినరోజు వేడుక చాలా ఘనంగా జరిగిస్తారు చుట్టుపక్కల వాళ్ళందరిని పిలిచి భోజనాలు గట్ర పెట్టుకోని ఘనంగా జరిగిస్తారు పుట్టిన పిల్లలకు మొదటి సంవత్సరంలో జరిపే వేడుకలు ఇవి